నేను ఎప్పుడూ మరచిపోలేని యాత్రని కుటుంబంతో తిరుపతి వెళ్ళడము ఆరోజు ఉదయం ఆరు గంటలకు లేచి కారు అంతా తుడిచి శుభ్రం చేసి బట్టలు లగేజ్ ఇవన్నీ కారు డిక్కీలో వేసి అందరిని పిలిచి కొబ్బరికాయ కొట్టి అగరుబత్తి పూరించి బొట్లు పెట్టి కారులో ప్రయాణం సాగించాము సాగుతూ సాగుతూ మొదట బోనగిరి నుండి నల్గొండకి గంటలో చేరుకున్నాము అక్కడ ఆగేసి పొద్దున్నే టిఫిన్ చేసి టిఫిన్ చేసి మళ్ళీ సా ప్రయాణం సాగించాము వెళుతూ వెళుతూ వెళుతూ అలా ఒంగోలులో ఆగాము ఒంగోలులో చీరాల అనే ఒక బీచ్ ఉంటుంది అందులో కొద్ది కొద్ది సమయం పాటు ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ ఆనందించాము అలల మద్య ప్రొద్దున్నే సూర్యోదయంతో మా రోజు మొదలైంది ఒకటవ రోజు మరియు అక్కడనే దగ్గరలో ఉన్న ప్రదేశాలలో ఏవైతే స్పెషలో వాటి అన్నిటిని చూద్దామని బయలుదేరాము వెళుతూ వెళుతూ బాపట్లలో బాదాం మిల్క్ బాదాం మిల్క్ తాగాము బాపట్లలో బాదం పాలు చాలా ప్రత్యేకం అని విన్నాము అందువలనే బాదం పాలు త్రాగడానికి వెళ్ళాము మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చే దారిలో సూర్యలంక బాపట్ల బీచ్ వెళ్ళాము అక్కడ చాలా మంది ఉండేసరికి అక్కడ ఉండాలని అనిపించలేక మళ్ళీ తిరిగి వచ్చేసాము మళ్ళీ ప్రయాణం సాగించి ఇంకా ఎక్కడా ఆగకుండా నెల్లూరు వచ్చాము నెల్లూరులో కొన్ని వస్తువులు కొనుక్కొని మళ్ళీ తిరుపతి వెళ్ళాము అసలు తిరుపతి వెళ్ళడం ఎందుకంటే మా నాన్న మా అన్నయ్య వాళ్ళ కొడుకు పుట్టాడు అందువల్ల అన్నయ్య మొక్కు తీర్చుకుందామని తిరుపతికి వెళ్ళాము తిరుపతి వెళ్ళాము ప్రదర్శనలు చేసుకున్నాము దర్శనం పూర్తయింది మళ్ళీ తిరిగి వచ్చేసారు తిరిగి వచ్చేసరికి ఇంటికి పన్నెండు గంటల ప్రయాణం ఒకటేసారి ఎక్కడ ఆగకుండా వచ్చేసాము రాత్రి పన్నెండు గంటలకి సాగిస్తే ప్రొద్దున పదకొండు గంటలకి వచ్చేసాము అంటే పదకొండు గంటలలో మనం మేము మళ్ళీ బోనగిరిలో వచ్చేసాము తిరుపతి నుండి అలా ఆ ప్రయాణం చాలా మరపురాని ప్రయాణం